నాకు కొత్త కొత్త వంటకాలు అంటే చాలా ఇష్టం అమ్మాయిలకు టిఫిన్ కట్టాలి కొద్ది రోజు ఒకటి రోజు కొత్తగా కట్టమంటారు అందుకే నేను ఈ టీవీ చాలా చూస్తాను యూట్యూబ్ ఛానల్లో వంటకాలు అంటే ఇంకా చాలా ఇష్టం రోజు ఒకటి కొత్త కొత్తగా టిఫిన్లు కడతాను బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ పులావ్ ఇవి అంటే చాలా ఇష్టం మా పిల్లలకి కొత్త వంటలు నేర్చుకోవడం ఎవరికి ఇష్టము ఉంటుంది అందరికి ఇష్టం ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా కొత్తగా నేర్చుకోవడం అన్నా వంటలు అన్నా చిన్నపిల్లలకు వంట నేర్పియడం అన్నా చాలా బాగుంటుంది రోజు చూడాలంటే యూట్యూబ్లలో చాలా కష్టం టీవీలో కూడా చాలా చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్లు వస్తాయి వంటల గురించి కొత్త వంటలు గురించి వంటలు అంటే చాలా ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది మా అమ్మాయి అయితే రోజూ కొత్తగా వంట వంటచేసి పెట్టు నాకు ఎప్పుడు పాత వంటకాలు కడతావా అంటుంది అందుకే నేను యూట్యూబ్లు చానెల్లో చూస్తు ఉంటాను కొత్తవి ఏంటంటే బా బాంబినో పాస్తా ఇప్పుడు కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి పాస్తా అని నూడుల్స్ అని హలీం అని ఎంటివేంటివో కొత్త కొత్తవి వస్తుంటాయి అవన్నీ మనకు రావు కదా పాత వాళ్లు ఎవరు నేర్పించలేరు అప్పటి వాళ్లంతా అందరు పనిలో బిజీ అయిపోతున్నారు ఎవర్ని అడుగుదామన్నా ఎవరు చెప్పరు అందుకే టీవీలు యూట్యూబ్లు చాలా అవి చూస్తాను చూసి చాలా మటుకు నేను నేర్చుకున్నాను వంటకాలు నాకు వంటకాలు ఫస్టు నా పెళ్లి కాకముందు వంటలు రాకపోయేది తర్వాత కొద్ది కొద్దిగా మా అత్తమ్మ నేర్పించింది తర్వాత టీవీలో ప్రోగ్రాములు ఎక్కువ చూసాను ఇంట్లో ఖాళిగా ఉన్నప్పుడు టీవీ పెట్టుకుంటాం టీవీలో కంపల్సరి వంటలు వస్తాయి వంటలు ఎవరికి ఇష్టం ఉంటాయి అందరికి ఇష్టం ఉంటుంది నేను అయితే చాలమటుకు వంటలు టీవీలో చూసి కూడా నేర్చుకున్నాను అప్పట్లో ఈటీవీలో ఒక్క దాంట్లో వస్తు ఉండే వంటలు ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు యూట్యూబ్ వచ్చినప్పుడు నుండి అన్నీ వస్తున్నాయి యూట్యూబ్ ప్రోగ్రామ్స్ అని ఈటీవీ అని మాటీవీలో వంటల ప్రోగ్రామ్స్ అని మా వంట మా ఊరి వంట అని చాలా చూసాను నేను కూడా చూసి నేను చాలా నేర్చుకున్నాను కానీ ఎంత మంచిగా నేర్చుకున్నటైము ఉండదు టైము ఉన్నప్పుడు సామాను ఉండదు సామాను ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటు ఉంటుంది కానీ రోజు కొత్తగా చేయాలని మనకు కూడా అనిపిస్తు ఉంటుంది మా అమ్మాయి అయితే టిఫిన్ గురించి పెద్ద గోల డైలీ నాకు పాస్తా కట్టు నాకు ఆలు పరోటా కట్టు ఇవన్నీ చెప్పమంటుంది కట్టమని చెప్తు ఉంటుంది చాలమటుకు కొత్తగా వెరైటీగా ట్రై చేద్దామని చూస్తుంటాను నేను అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది ఇప్పుడు వంటలు అంటే తనకు కూడా చాలా ఇష్టం వంటలు ఇప్పుడిప్పుడు చాయ్ పెట్టడం కాఫీ పెట్టడం నేర్చుకుంటుంది నన్ను అడుగుతుంది మరి నేను డ్యూటీకి వెళ్లినప్పుడు మమ్మీ ఇది ఎట్లా చేయాలి అని అడుగుతుంది నేను అన్నా యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో చూసి నేర్చుకోమ్మా అని చెప్తున్నాను ఇవాళ రేపు నెట్వర్క్ చాలా అది అయిపోయింది గూగుల్ అని నెట్వర్క్ అని ఏదేదో వచ్చినాయి కొత్త కొత్తగా నేర్చుకోవడానికి వంటలు అంటే ఎవరు నేర్చుకోరు చాలామంది నేర్చుకుంటారు రాని వాళ్లు మర్చిపోయిన వాళ్ళు మగపిల్లలు కూడా బ్యాచిలర్స్గా ఉండి వాళ్ళు కూడా వంటలు టీబీ టీవీలల్లో యూట్యూబ్లల్లో చూసుకునే నేర్చుకుంటున్నారు చాలా ఇష్టం ఉంటుంది ఎవరికైనా నేర్చుకోవడం వండిపెట్టడం అంటే అన్నదాత సుఖీభవ అని ఎందుకు అంటారు వండడం పెట్టడం అంటే చాలామందికి ఇష్టం ఏ పని చేయకపోయిన మనం వంట చేసుకుంటు బ్రతకాలని ఉంటుంది ఎవరికైనా అందుకే వంట మనిషికి చాలా గిరాకీ మన వంటకి మనం మనకు వండుకున్నది మనకు నచ్చదు మన వేరే వాళ్ళు వండింది మనకు నచ్చుతుంది మనకు వండింది వేరే వాళ్లకి నచ్చుతుంది అట్లా చాలా ఉన్నాయి వంటలు వంటలు అవి వంటలు గురించి చెప్పాలంటే మనకు మాటలు సరిపోవు అంతగనం ఉంటుంది ఇంకేం చెప్పాలి వంటలు గురించి రేపొద్దున మా అమ్మాయి బాంబినో చేయమన్నది మా పెద్ద అమ్మాయి మా చిన్న అమ్మాయి ఏమో బ్రెడ్డు ఆమ్లెట్ అన్నది ఇట్లా వంటలు ఇవన్నీ కొత్త కొత్తగా ఐటమ్సు మనకు రావు కదా పాత వాళ్లం ఆయా మనము కొత్తగా కావాలంటే యూట్యూబ్లో చూసే చేయాలి యూట్యూబ్లో చేయాలంటే నెట్ ఉండాలి నెట్ ఆన్ చేసుకుంటే యూట్యూబ్ వస్తుంది నెట్ ఆన్ చేసుకుంటే యూట్యూబ్ వస్తుంది కాబట్టి నెట్ ఆన్ చేసుకుని యూట్యూబ్లో కొత్త కొత్త వంటకాలు ఏమేమి ఉన్నాయో అన్నీ సర్చ్ చేశాం ఏమో ఏమో చాలా వస్తాయి యూట్యూబ్లలో యూట్యూబ్లో కన్నా టీవీలో ప్రోగ్రామ్లో ఒకటి వేరైటీ మంచిగా చూపిస్తారు అది ఒక్కటి నేర్చుకున్నా అయిపోతుంది అనిపిస్తుంది ఆలు పరాటా అని పూరీలు కర్రీ అని చికెన్ బిర్యానీ మటను అని చాలా వస్తుంటాయి ఇడ్లీ దోసలు కూడా ఎన్ని వెరైటీగా చేయాలో చూపిస్తున్నారు యూట్యూబ్లో దోస మసాలా దోస అని ఊతప్పం అని కొత్తగా వస్తోంది ఊతప్పం అప్పట్లో ఉండేనా లేకుండే ఇడ్లీ దోస ఉప్మా ఇవే ఉంటు ఉండే ఇప్పుడు పాస్తాలని ఊతప్పం అని ఇంకా ఏదేదో కొత్త కొత్త వంటకాలు వస్తున్నాయి అవి రావాలంటే మనం యూట్యూబ్ కంపల్సరి చూడాలి చూసి చాలా నేర్చుకున్నాం నేను కూడా మా అమ్మాయి కూడా నేర్చుకుంటుంది ఇప్పుడు మా అత్తమ్మకు మర్చిపోతుంది అన్నీ అప్పట్లో వాళ్ళు వండే వాళ్లు కానీ వాళ్ల ఏజ్ అయిపోయిన కొద్ది వాళ్ళు మర్చిపోతారు కాబట్టి మనం ఎవర్ని అడుగుతాము ఇదిగో ఇంటి పక్కన వాళ్ళని అడిగితే బాగుండదు ఏదైనా కొత్త వంటకం నేర్పించండి అని ఇంటి పక్కన వాళ్లని అడగలేం అందుకొరకు పెద్దగా ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఆన్ చేసుకుని ఫోన్ చూస్తుంటాం ఫోన్ చూసినప్పుడు అప్పుడు దాంట్లో చూసి నేర్చుకుంటే చాలు కొత్త కొత్త వంటకాలు వంటలలో ఫ్రో పాల్గొనే ఫ్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అందులోకి పోయి కూడ పాల్ పాల్గొనే ఫ్రోగ్రామ్స్లలో కూడా పోవచ్చు మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది మంచి పైసలు వస్తాయి దీనికి వ్యూస్ వస్తాయి మంచిగా మన పేరు కూడా వస్తుంది యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టుకుంటే నేను కూడా రెండు మూడు యూట్యూబ్లో వచ్చా యూట్యూబ్లో వంటలు చేసి పెడదాం అని అనుకుంటున్నాను పెట్టాలి ఎందుకంటే వేరే వాళ్లు నేర్చుకునే వాళ్లు మనల్ని యాద్ చేసుకుంటారు ఎట్ల చేయాలి ఏమి చేయాలి అని బావుంటుంది యూట్యూబ్లో ఇది షార్ట్కట్లు అవి మంచిగున్నాయి వంటలు చేసేవి మాటీవీలో కూడా బాగానే చెప్తారు నాకు అయితే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం మా అమ్మాయికి ఎగ్ బిర్యానీ మా ఆయనకు ఏమో మా ఆయన కూడా రోజు పెట్ట మా ఆయన అయితే కొత్త కొత్త వేరైటీ ఏదన్నా ఒకటి చెయ్యి బజ్జీలన్నా సాయంతరం వస్తే చాలు బజ్జీలు ఆమ్లెట్ అంటారు బ్రెడ్ జామ్ అంటారు ఏదేదో అంటారు కొత్త కొత్త వంటకాలు కాలం మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి ఎన్నో వంటకాలు వస్తున్నాయి అన్నీ వంటకాలు చేసి పెట్టాలని పిల్లలకి మనకు కూడా ఉంటుంది పిల్లలకి కూడా ఉంటుంది అందుకే మా ఇద్దరి అమ్మాయలకి మంచిగా కొత్త కొత్త వంటకాలు చేసి ఇస్తు ఉంటాను అవి కాదని మనకు కూడా హెల్త్కు ప్రాబ్లంకి మంచిగా చేయాలాంటే చేయాలి కదా హెల్త్కి హెల్త్ గురించి కూడ మంచిగా వంటకాలు చేసుకోవాలాంటే కొన్ని ట్రై చేయాలి ఫోన్లలో చూడాలి యూట్యూబ్లో అడగాలి ఎవరినైన్నా అడగాలి కొత్త వంటకాలు ఏంటి అన్ని కొత్తగా వస్తున్నాయి కదా అని ఇప్పుడు ఏదో కొత్తగా రోగాలు వస్తున్నాయి కొత్త రోగాలకు తగ్గట్టు మంచిగా మంచి ఆరోగ్యమైన తిండి తింటేనే మంచిగా అందుకు ఆరోగ్యమైన తిండి తినాలంటే మనం చూడాలి ఏమి ఏమి వండితే బావుంటుంది పిల్లలకి ఏమి పెడితే మంచిగా ఉంటుంది అని అనుకోవాలి అందుకొరకే జరా ఇట్ల ఆన్లైన్లో చూస్తే ఏది మంచిగా ఉంటుంది ఏది బాగుంటుంది ఏది పెడితే బలం ఏది పెట్టకపోతే బా బలం కాకుండా ఉంటుంది అనట్టు ఉంటుంది అందుకొరకు మనం మంచిది చూసి కొత్త వంటకాలు అయినా పర్వాలేదు ఆరోగ్యకరమైన వస్త్ వండి పెట్టాలని ఉంటుంది పిల్లలకి అట్లా పెడితేనే పిల్లలు జల్దీ అది అయితారు అనట్టు మంచిగా ఉండాలంటే మంచిగా స్ట్రాంగా బలంగా ఉండాలంటే పిల్లలు మంచి తిండి పెట్టాలి